ఆంధ్రప్రదేశ్ ఒక సుసంపన్నమైన కళా సంస్కృతిని కలిగి ఉంది ఇది శతాబ్దాలుగా స్థిరంగా ఉంది ఈ కళలు మరియు హస్తకళలు వివిధ రంగాలతో పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి వీటిలో ఫ్యాషన్లు డిజైన్ ప్రచారం మరియు సినిమా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యొక్క హస్తకళలు ఫ్యాషన్ రంగంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఎంబ్రాయిడరీ పెండి వర్క్ మరియు చీరల వంటి హస్తకళలు ఫ్యాషన్ డిజైన్ల చేత తరచుగా ఉపయోగించబడతాయి ఉదాహరణకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమితాబచ్చన్ తన డిజైన్లలో ఆంధ్రప్రదేశ్ యొక్క హస్తకళలను ఉపయోగించాడు ఆంధ్రప్రదేశ్ యొక్క హస్తకళలు ఇతర రకాల డిజైన్లపై కూడా ప్రభావం చూపుతాయి ఉదాహరణకు

ప్రచార క్యాంపేన్లను నిర్వహిస్తాయి ఆంధ్రప్రదేశ్ యొక్క హస్తకళలు సినిమా రంగంలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి భారతీయ సినిమాలో ఎంబ్రాయిడరీ పెండి వర్క్ మరియు చీరల వంటి హస్తకళలు తరచుగా ఉపయోగించబడతాయి ఉదాహరణకు ప్రముఖ సినిమా దర్శకుడు రాజమౌళి తన సినిమాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క హస్త కళలను ఉపయోగించాడు